టెక్నాలజీ లో వృద్ధి నా జీవితాన్ని అనేక విధాలుగా మార్చింది నేను చాలా సమాచారాన్ని యాక్సిస్ చేయగలిగాను ప్రపంచంలోనే ఏ భాగంలోనైనా వ్యక్తులతో కమ్యూనికేట్ చేయగలిగాను మరియు కొత్త విషయాలు నేర్చుకో గలిగాను నేను ఒంటరిగా అనుభవించే అవకాశం లేనప్పుడు నేను ఇతరులతో కనెక్షన్ అవ్వగలిగాను నేను స్పాట్ ఫోన్ లో సమాచారం కోసం కమ్యూనికేషన్ కోసం మరియు వినోదం కోసం ఉపయోగిస్తాను నేను గూగుల్ సాధన ద్వారా సమాచారాన్ని కనుగొనవచ్చు ఈమెయిల్ మరియు చాట్ ద్వారా ఇతరులతో కమ్యూనికేట్ చేయగ చేయవచ్చు మరియు సినిమాలు సంగీతం మరియు ఆటలను చూడవచ్చు నేను ఇప్పుడు నా స్మార్ట్ ఫోన్ లో టికెట్ మరియు హోటల్ రూమ్ లను బుక్ చేయగలిగాను ఇప్పుడు ఇంటర్నెట్ లో లేదా నా స్మార్ట్ ఫోన్ లో నా బ్యాంక్ ఖాతాను నిర్వహించగలిగాను